తెలంగాణలోని ప్రధాన సాంస్కృతిక పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ మేము ఎలా జరుపుకుంటాం అంటే పొద్దున్న లేచి బంతిపూలు గుమ్మడి పూలు గునుగు పూలు తీసుకు వచ్చి కట్టలు కట్టి ఒక పెద్ద ప్లేట్ తీసుకు ని అందులో గుమ్మడి ఆకులు వేసి దాని పైనుండి తంగేడు పూలు పెట్టి బంతి పూలు పెట్టి అలా ఒక దాని మీద ఒకటి పేర్చి బతుకమ్మ తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తాం సాయంత్రం పూట అందరం ఒక గ్రౌండ్కి వెళ్ళి రౌండ్గా పెట్టి చుట్టు తిరుగుతు బతుకమ్మ పాటలు పాడుతు ఆడుకుంటాము తర్వాత పసుపు రాసుకుని బతుకమ్మను నీళ్ళలో వేసి ఇంటికి వస్తాము తెలంగాణలో బతుకమ్మ పండుగ మేము ఈ విధంగా జరుపుకుంటాము